ఖచ్చితంగా ఇక్కడ నా ప్రాంతం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని కొన్ని ప్రధాన కళారూపాలు హస్తకళలు ఉన్నాయి మరియు ఇవి ఇతర ప్రదేశాల నుండి కళారూపాల నుండి ఎలా విభిన్నంగా ఉన్నాయి కలంకారీ పెయింటింగ్ ఇది ఫాబ్రిక్ పై చేతిలో పెయింట్ చేసిన లేదా బ్లాక్ ప్రింటెడ్ డిజైన్లను ఉపయోగించే రెసిస్ట్ డైయింగ్ టెక్నిక్ ఇది ఆంధ్రప్రదేశ్లోని పురాతన మరియు అత్యంత ప్రసిద్ధ కళారూపాలలో ఒకటి మరియు దాని విలక్షణమైన శైలి దాని శక్తివంతమైన రంగులు మరియు క్లిష్టమైన నమూనాలను ఉపయోగించడం ద్వారా వర్గీకరించబడుతుంది కలంకారీ పెయింటింగ్స్ తరచుగా మతపరమైన కళ పౌరాణిక బొమ్మలు మరియు సహజ దృశ్యాలను చిత్రీకరించడానికి ఉపయోగిస్తారు ఇక్కత్ నేయడం ఇది ఒకరకమైన రెసిస్ట్ డైయింగ్ దీనిని నమూనా వస్త్రాలను రూపొందించడానికి ఉపయోగిస్తారు ఇక్కత్ ఫ్యాబ్రిక్లు నేయడానికి ముందు దారాలను కట్టి రంగులు వేయడం ద్వారా తయారు చేస్తారు దీని ఫలితంగా ప్రత్యేకమైన మరియు ఆకర్షించే నమూనా ఉంటుంది ఇక్కత్ నేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక సాంప్రదాయ క్రాఫ్ట్ మరియు దీనిని నేటికీ తక్కువ సంఖ్యలో నేతకారులు ఆచరిస్తున్నారు ఇవి ఆంధ్రప్రదేశ్లో కనిపించే అనేక కళారూపాలు మరియు చేతిపనులలో కొన్నిమాత్రమే ఈ కళారూపాయి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైనవి మరియు అవి ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి